కాకినాడ జిల్లాలో స్వయంసేవ సంఘాలు ఎన్నో ఉన్నాయండి వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి అలాగే చదువుకునే పిల్లలకు సంబంధించి చిన్న పిల్లలకి సంబంధించి అలాగే యవ్వన్నస్థులకు సంబంధించి ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే ఒక స్ మనం ఒక స్త్రీల స సమాజం తీసుకున్నామనుకోండి వాళ్ళు ఏంటంటే స్త్రీల సంఘాలు ఏంటేంటే మహిళ హక్కుల కొరకైతే పోరాడుతారు మహిళలకు న్యాయం జరిగేలాగా చూస్తారు అలాగే ఒక విద్యార్థికి సంబంధించిన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థను చూసుకున్నారనుకోండి అవి ఆ విద్యార్థులు ఎదుర్కొనే కష్టాలు లేకపోతే ఆ విద్యార్థులు ఎదుర్కొనే ఈ సమస్యలపై అయితే వాళ్ళు పోరాటం చేస్తా ఉంటారండి ఇవన్నీ కూడా కొన్ని సంఘాలు అవే కాకుండా ఏంటంటే కాకినాడ జిల్లాలో పిల్లల సంరక్షణ కేంద్రాలు కూడా మూడు నాలుగు ఉన్నాయి వాటిలో ఏంటంటే పిల్లలకి మంచి ఆహరం అలాగే చదువు నిత్య అవసర బట్టలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇందులో ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఏంటంటే వృద్ధులకు కూడా వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయండి ఇవి కూడా కాకినాడలో నాలుగో మూడో ఉన్నాయి పెరుగుతున్న దాసరి కుటుంబాల చూస్తున్నారు అంటే మనం తెగ మనం ఎప్పుడు రోడ్డు మీద వెళ్ళినా సరే ఎవరో ఒకరిని మనం చూస్తానే ఉంటామండి నిరాశ్రయులని ఇవన్నీ ఏంటేంటే వారు వారికున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అలాగ అవుతారు సో ఈ సేవా సంఘాలు కూడా ఏంటంటే అంటే త ఈ విషయం అంటే ఏ సంఘం ఏ విషయానికైన సంబంధించిందో ఆ విషయాలపై అయితే చర్చలు ఐతే చేస్తూ ఉంటారు అంతే కాకుండా ఏంటేంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సామాన్యుడికి న్యాయం జరిగేలాగా ఇవన్నీ కూడా ఏంటేంటే ఒక సామాన్యుని పక్షంగా పోరాటం చేస్తు ఉంటాయండి